ఎగ్ రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బాస్మతి రైస్ ఒక కప్పు నూనె మూడు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి రెండు టేబుల్ స్పూన్లు స్ప్రింగ్ ఆనియన్ రెండు సన్నగా తరిగినవి పచ్చిమిర్చి రెండు సన్నగా తరిగినవి గుడ్లు మూడు నుండి నాలుగు రుచికి ఉప్పు రుచికి మిరియాలు

ఉడికించిన అన్నంలో వేసి బాగా కలపాలి స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసి బాగా కలపాలి